సర్ ఆర్డర్ కాటన్ పంతొమ్మిదొవ శతాబ్దంలో జీవించిన బ్రిటిష్ ఇంజనీర్ అతను భారతదేశంలో నీటి పారుదల మరియు నావిగేషన్ కొలువలపై చేసిన కృషికి ప్రసిద్ది చెందాడు అతను భారతదేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఇంజనీర్లలో ఒకరిగా పరిగణింపబడ్డాడు కాటన్ పద్దెనిమిది వందల మూడు సంవత్సరములో ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్లో జన్మించాడు అతను పద్దెనిమిది వందల పద్దెనిమిది సంవత్సరంలో అడిస్కమ్బోలోనే ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక మిలట్రీ మిషనరీలో చేరాడు వర్క్ చేసిన తర్వాత అతను మద్రాస్ ఇంజనీర్లో రెండవ లెఫ్టినెంట్గా నియమింపబడ్డాడు వచ్చి మొదటిసారిగా పద్దెనిమిది వందల ఇరవైవ సంవత్సరంలో భారతదేశానికి వచ్చి అతనికి గోదావరి నది డెల్టాలో పని అప్పగించబడింది డెల్టా కాని పూర్తి సామర్ధ్యానికి ఉపయోగించబడడాన్ని అతను త్వరగా గ్రహించాడు భూమికి సాగు నీరు సరిగా అందడం లేదు నదులు నావిగేషన్ ఉపయోగపడడం లేదు కాటను గోదావరి డెల్టాలో నీటి ఉపరితలం మరియు నావిగేషన్ను మెరుగుపరచడానికి ఒక ప్రణాళిక పై పని చేయడం ప్రారంభించాడు భూమి సాగునీరు అందించడానికి వర్షా కాలాలు వలన నిర్మించాలని మరియు నదులను నావిగేట్ చేయడానికి తాళాలు మరియు ఆనకట్టలు వ్యవస్థను నిర్మించాలని ఆయన ప్రతిపాదించాడు కాటన్ యొక్క ప్రణాళిక భారతదేశంలోనే అంత మంది నుండి ప్రతిఘటన అయితే ఎదురుకుంది ఇది చాలా ఖరీదైనదని ఇది విజయవంతం కాదని వారు వాదించారు అయినప్పటికీ కాటన్ తన ప్రణాళికను ఆమోదించడానికి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించగలిగాడు వాళ్ళు వాళ్ళు మరియు లాకుల నిర్మాణము పద్దెనిమిది వందల ముప్పై ఆరు సంవత్సరంలో ప్రారంభమైంది ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఇరవై సంవత్సరాలు పట్టింది అయితే అది పూర్తయ్యాక భారీ విజయం సాధించింది ఈ కాలువల వలన లక్షలాది ఎకరాల భూములకు సాగునీరు అందడంతో పాటు నదులు జల కళ సంతరించుకున్నాయి గోదావరి డెల్టాలో పత్తి పనులు ప్రారంభం ఆతరమే అతను భారతదేశము అంతటా నీటి పారుదల మరియు నావిగేషన్ ప్రాజెక్టులపై పని చేశాడు వెయ్యి మైళ్లకు పైగా కొలువును నిర్మించే వందకు పైగా నదుల నావిగేషన్ను మెరుగుపరచిన ఘనత ఆయనది వ్యక్తి తన పని వాగ్దేశంపై తీవ్రపు ప్రభావం చూపింది ఇది వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి మరియు రవాణాను మెరుగుపరచడానికి సహాయపడింది ఇది పేదరికాన్ని తగ్గించడానికి మరియు బిలియన్ల మంది ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి కూడా సహాయపడింది భారతదేశానికి చేసిన సేవలకు గాను పద్దెనిమిది వందల అరవై ఒకటి సంవత్సరములో కాటన్కి నైట్ బిరుదు లభించింది అతను పద్దెనిమిది వందల తొంబై తొమ్మిదిలో తన తొంబై ఆరవ ఏటా మరణించాడు అతను భారతదేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఈ నెలలో ఒకరిగా పరిగణింపబడ్డాడు